హలో గుడ్ ఈవెనింగ్ సార్ అవును సార్ చెప్పండి ఓకే సార్ యా సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ ఓకే సార్ అయితే మేము ఏంటంటే ద్రాక్షారామం టెంపుల్ వెళదాం అనుకుంటున్నాము సార్ కాకినాడ నుంచి సార్ ఫోర్ మెంబెర్స్ అయితే వెళదాం అనుకుంటున్నాం సార్ ఫోర్ మెంబెర్స్ కూడా మొత్తం ఒక ట్వంటీ ప్లస్ ఉంటారు సార్ అందరూని సో నలుగురం కూడా వెళదాం అనుకుంటున్నాం మరి మేము టూ డేస్ అయితే వెళదాం అనుకుంటున్నాం స్టే చేయడం కాదు సార్ మేము కాకినాడ నుంచి ద్రాక్షారామం మళ్ళీ ఈవెనింగ్కి రిటర్న్ అయితే మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి కాకినాడ నుంచి ద్రాక్షారం రావాలి సార్ సార్ అవును సార్ అంటే ఆల్రెడీ అక్కడ భోజనాలు ఉంటాయి కదా సార్ సో అక్కడ అకొమొడేషన్కి ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈవెనింగ్ వచ్చేస్తాము అండ్ ఈవెనింగ్ మేము చూసుకుంటాం సార్ ఫుడ్ అకొమొడేషన్ ఏమీ అవసరం లేదు సార్ అవును సార్ ఈ ఫోర్ మెంబర్స్ సార్ సో సార్ అంటే కాస్త మేము ఏమైనా మాకు బడ్జెట్ ఏమన్నా తగ్గుద్దా అని చెప్పేసి అడుగుదాం అని చెప్పేసి చేశాను సార్ యాక్చువల్గా ఫోర్ మెంబర్స్ అండీ మేము ఫోర్ మెంబర్స్కి కలిపి మాకు పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ ఓకే సార్ సెండ్ చేస్తాము ఓకే సార్ ఓకే సార్ ఒకసారి మీకు డీటెయిల్స్ పెడతాం సార్ థ్యాంక్ యు సార్